ఏ కళలు లేదా హస్తకళలకు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది మా ప్రాంతంలో హస్తకళలకు కళలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు చెక్కబొమ్మలు నాట్యం మట్టితో చేసే బొమ్మలు వివిధ రకాల నృత్యాలకు పాటలకు చాలా అభివృద్ధి అవకాశం ఇస్తారు ఏదైనా పండగలు జరిగినా శివరాత్రి వేళ శివరాత్రి రోజున శివపార్వతుల లాగా వేషాలు వేసి నాట్యం చేస్తారు మాకు ఇక్కడ సంతలో ఇక్కడ చిన్న చిన్న పండగలు అయినా మట్టితో చేసిన బొమ్మలు చెక్కతో చేసిన బొమ్మలు సంతలో ఉంటే వాటిని చూసి చాలా సంతోషిస్తూ అందరూ కొనుక్కొని ఇళ్ళలో పెట్టుకుంటారు నృత్యాలు కూడా చేస్తూ ఉంటారు పండగల వచ్చినా ఉన్నప్పుడు కూడా వారు నృత్యాలతో ఈ హస్తకళలా ప్రావిణ్యంతో ఈ చెక్క బొమ్మలు ఈ మట్టితో చేసిన బొమ్మలను ఆస్వాదిస్తారు చూడడానికి చాలా అందంగా చాలా మంచిగా ఉంటుంది హస్తకళల ద్వారా చాలామంది సంతోషం పొందుతారు మా ప్రాంతంలో చాలా అభివృద్ధి పొందుతారు